హలో నమస్తే సార్ ఈ జాగరి మార్కెట్టు ఆంధ్రప్రదేశ్లో గోవార్డ్ అనే ఏరియాలో బాగుటుంది సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో అవుతుంది సార్ అది ఇప్పుడు మనం ఫార్మర్స్తో డిస్కషన్ చేసి క్రాప్స్ బదులు ఈ జాగరి ప్రోడక్షన్స్ స్టార్ట్ చేస్తే అవుతుంది సార్ అవును సార్ అవును సార్ అవును సార్ ఒకసారి మనం రైతులు దగ్గరకు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఇలా అవుతుంది అనన్నీ చెప్తే అప్పుడు వాళ్ళు చేస్తారు సార్

అవును సార్ అవును సార్ ఒకసారి మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్నీ చేయాలి సార్ అప్పుడు అప్పుడు కానీ తెలిసి అవును సార్ అవును సార్ సరే సార్ మనం దీని మీద ఒకసారి దృష్టి పెట్టి వీళ్ళతో వెళ్ళి మాట్లాడుదాం సార్ ఓకే సార్ ఓకే సార్